నమస్తే అండి పంతొమ్మిదివందల ఆంధ్రప్రదేశ్లో చూడదగ్గ ప్రదేశాలు ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి ఒక పర్యాటకురాలుగా నేను వచ్చానండి మీ దగ్గరికి అదే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా

అక్కడికి వెళ్ళడానికి ఎలనా ఎలాగా ఖర్చుచేస్తారు

నా కుటుంబంతో వెళ్తే భద్రత కలిగి ఉంటుందా అయితే ఎంత ఖర్చు అవుతుంది మొత్తం ఇప్పుడు తిరగాలి అనుకుంటే అలాగేనండి చాలా ధన్యవాదాలు మేడం అలాగే